మా మతం వారికి సమాజ సేవపై వాళ్ళు వివిధ ప్రాకారాలు అందిస్తారు కొన్నిసార్లు దానిని ధార్మిక ఆదర్శాలు పెరిగించడం ద్వారా చేస్తారు మరియు కొన్నిసార్లు సమాజంలో ఉన్న కష్టాలను తీసివేస్తారు ప్రత్యేక కొన్ని సంఘాల వారి అవకాశాలను ఆర్థిక సహాయానికి సహాయాన్ని చేస్తాయి సమాజసేవను చేసే పద్ధతులు వారి ఆదర్శాలు సాధారణ ఆలోచనలు క్రీడలు మరియు వ్యవస్థలు ప్రకారమే ఉంటాయి వారికి ఏమాత్రం ఆకర్షణ ఉందని ఆధారం తీసుకుంటుందని వారి వార్తలు మరియు విజయాలు అనుకరించడంలో అదే ఒక భాగమైనది సమాజసేవను చేసే ప్రతి వ్యక్తికి అవసరమైన మార్గాలు ఉన్నాయి అందువల్ల వారు వారి ఆదర్శాలు వ్యక్తిగత అభిరుచులు మరియు కష్టాలు ఆధారంగా ఆయా పరిస్థితులకు అనుకూలంగా ఉంచడం కూడా కలిగి ఉంది